హలో ఆల్ఫా రెస్టారెంట్ ఏనా అండి ఏంటంటే నేను మీకు ఆర్డర్ చేశాను కదా వాటితో పాటు నాకు స్వీట్ కూడా ఏమైనా కావాలి మీ రెస్టారెంట్లో ఏమైనా స్వీట్ ఉన్నాయా కొంచెం నాకు చెప్తారా నేను వాటిల్లో ఇంకొన్ని ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే ఐస్ క్రీము ఇంకా కేక్ ఉన్నాదా ఇంకా ఏముంది అండి రసగుల్లా ఉందా హా సరే అండి అయితే నాకు ఈ ఆ త్రీ ఐటమ్స్ కూడా ఎక్స్ట్రా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను కొంచెం నాకు ఆ త్రీ త్రీ ఐటమ్స్ కూడా ఎక్స్ట్రా చేసి నేను పెట్టిన ఆర్డర్తో కలిపి ఇవి కూడా ఇస్తారా హా థ్యాంక్ యూ అండి ఎప్పుడు కల్లా వస్తుందో చెప్పగలరా కొంచెం హా సరే అండి థ్యాంక్ యూ అండి